తెలుగు భాష మాకు చాలా ఇష్టమైనది దేశ భాషలందు తెలుగు లెస్స అని దేశీయులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే విదేశీయుల చేత గౌరవింపబడ్డ భాష తెలుగు భాష తెలుగు భాషలోని తియ్యదనము కమ్మదనం మరే భాషకు లేవంటే అతిశయోక్తి కాదు ప్రతి భాషకు తనదైన ప్రత్యేకత మాధుర్యం ఉంటుంది ప్రపంచంలోని పలు భాషలతో పోలిస్తే తెలుగు భాషకు కొన్ని అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి అందుకే విదేశీయుల చేత జేజేలు అందుకుంది దేశంలోని భాషలు అన్నింటిలో ప్రతి పదం అచ్చుతో అంతం అయ్యే ఏకైక భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది రాయుట చదువుట వెళ్ళుట పిలుచుట ఇలాంటి నామవాచకాలన్నీ అచ్చుతో అంతం అవుతాయి నోరు తెరిచి ఉచ్చరించగలగడం అచ్చులు ప్రత్యేకత ఈ ప్రత్యేకత తెలుగు భాషకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది సంగీత సాహిత్య ప్రక్రియల్లో పదాలు సులభంగా ఇమిడిపోయే సహజత్వాన్ని తెలుగు భాష సంతరించుకుంది తద్వారా ఇతర భాషల్లో లేని అదనపు ప్రక్రియలను కూడా ఆస్కారం కలిగింది ఇది తెలుగు భాషకి గర్వకారణమైన విషయం క్రీస్తు శకం పద్నాలుగు వందల నుండి పదిహేను పదిహేను వందల మధ్య నికోలో డీ కాంటే అనే యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ భారత్ వచ్చాడు ఈ క్రమంలో తెలుగు ప్రాంతానికి చెందిన వారిని కలిసాడు తెలుగు భాష ఉచ్ఛరణ తీరును గమనించి అచ్చుతో అంతమయ్యే ప్రత్యేక లక్షణం ఉన్నట్లు గుర్తించాడు అంతకుముందు ఒక ఇటాలియన్ భాషల్లోనే ఇలాంటి సాంప్రదాయం ఉన్నట్లు భావించాడు ఇక్కడ భాషలోనూ ఇదే విధానం ఉండటంతో తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేర్కొన్నాడు నాటి నుంచి మన అమ్మ భాష ఆ గుర్తింపుతో వర్ధిల్లుతుంది